మాట్లాడే తెలుగుకి రాసే తెలుగుకి చాలా పెద్ద తేడాలు ఉన్నాయి మాట్లాడే తెలుగు మాములుగా సాధారణంగా ఉంటుంది రాసే తెలుగు చాలా నియమాలతో ఉంటుంది ఈ రెండు తేడాలు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి అవి ఏమి అనగా కొన్ని ప్రాంతాల వారికి కొన్ని రకాల మాటలు ఉంటాయి కొన్ని ప్రాంతాల వారు మాట్లాడే మాటలు కొన్ని ప్రాంతాల వారు మాట్లాడరు ఈ విధంగా ఈ రెండూ వాటికి తేడాలు ఉన్నాయి తెలుగులో రాసేటప్పుడు తేడాలు లేకపోయినా మాట్లాడేటప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో తేడాలు అనేవి మనకు స్పష్టంగా ఉన్నవి